హలో హలో అవునండి ట్రావెల్ ఏజెంట్ అండి చెప్పండి ఓకే సార్ మీరు ఎన్ని రోజులు ప్లాన్ చేసుకుంటున్నారు సార్ ఎంతమంది సార్ ఒక్కరేనా ఓకే సార్ అదే మీరు డెస్టినేషన్ అయితే ముందు డివోషనల్ టెంపుల్స్కు వెళ్ళాలి సారు టెంపుల్స్ బాగుంటాయి సారు ముందు తిరుపతి అన్నవరం అదే విధంగా సింహాచలం వంటి ప్లేసెస్ బాగుంటాయి చాలా పీస్గా ఉంటాయి అందులో మనకు వైజాగ్ వచ్చేటప్పటికి యారాడ బీచ్ బాగుంటుంది సార్ ఇక్కడ స్టే చేయడానికి కూడా మనకి రిసార్ట్లు ఉన్నాయి ఇక్కడ ఒక వన్ డే స్టే చేసిన తరువాత మనం నెక్స్ట్ డే ఆర్కే బీచ్కు వెళ్ళొచ్చండి ఆర్కే బీచ్లో మనం ఎక్కువుగా క్రౌడ్ చూడవచ్చు హోటల్స్ చూడవచ్చు రెస్టారెంట్లు అన్నీ బాగుంటాయి సార్ అక్కడ సాయంత్రం అయ్యేటప్పటికి మనకి మంచి టేస్టీ ఫుడ్ ఉంటుంది అదే విధంగా మనకి ఋషికొండ బీచ్ దగ్గర బోటింగ్ కూడా ఉంది సార్

చాలా బాగుంటుంది సార్ పాడేరు హిల్స్ అయిన తర్వాత మనకి అరకు బొర్రా కేవ్స్ అదే విధంగా మనకి చాపరాయి దగ్గర చూడచ్చండి చాపరాయి దగ్గర మనకి రెస్టారెంట్లు రిసార్ట్లు ఉన్నాయండి అక్కడ మనము స్టే చేసి ఆ మరుసటి రోజు మారేడుమి మారేడుమిల్లు జలపాతం చూడొచ్చండి ఇక్కడ అయిన తర్వాత మనం లంబసింగ్ చూసుకుని పాడేరు దేవాలయం చూసుకొని మనం నేరుగా మళ్లీ నెల్లూరు వెళ్లవచ్చండి మొత్తం అన్ని టెన్ డేస్లో అయిపోతాయండి నెల్లూరులో కూడా మనకి మంచి వాటర్ఫాల్స్ ఉంది ఫారెస్ట్లో మీకు డెస్టినేషన్ అనేది బెస్ట్ డెస్టినేషన్ మేము ఇస్తామండి మీకు లైఫ్లో గుర్తుండిపోయేలాగా మేం మంచి డెస్టినేషన్ చూపిస్తామండి వచ్చేటప్పుడు కాల్ చేయండి సార్ ఓకే